హలో హలో ట్రావెల్ ఏజెంటేనా అదే మాకు విజయనగరం జిల్లాలో ఏమైనా ప్లేస్ లు ఉంటే చూపిస్తారని ఫోన్ చేసాను

విజయనగరం అంటే టూ డేస్ లో అన్ని

సరే